పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల పజ్జెనిమిది ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై రెండు పద్దెనిమిది పదకొండు రెండు వేల పద్దెనిమిది